నా ఆఫీస్ లోనూ సవాళ్లతో కూడిన ఏదైనా ప్రాజెక్టు లేదా పని ఎదురుకున్నారా సమయంలో అటువంటి సమయంలో మీరు ఏం చేశారు ఎదురుకున్న సమయం గురించి చెప్పండి మీరు దానిని ఎలా చేయగలిగారు అని కొంతమంది నన్ను అడిగారు అయితే మా ఆఫీసు లో సవాళ్లతో కూడిన ప్రాజెక్ట్లు ఎన్నో వచ్చాయి అయితే ఆ ప్రాజెక్ట్లు ఎలా ఉన్నాయంటే పక్క కంపెనీ వాళ్ళకి మాకు పోటీగా ఉండేది అయితే ఆ కంపెనీ వాళ్ళ కన్నా మేము ఇంకా మంచిగా ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే దానికి మాకు మంచి ప్రొడ ఇంకా మంచి ఫీజ్ అయితే వచ్చేది అయితే దాని కోసం మేము అందరం టీమ్ అందరం కలిసి చాలా కష్టపడేవాళ్లం అయితే అక్కడ నాతో వర్క్ చేసిన కోలిగ్స్ ఇంకా నా మా మేనేజరు గారు ఎంతో హెల్ప్ చేసేవారు అయితే ఏ డౌట్స్ ఉన్న సరే అందరం కలిసి మెలసి వర్క్ చేయడం వలన నేను నా ప్రాజెక్టు ని పూర్తిచేశాను అయితే నా పని దగ్గర ఉన్న సమయంలో పని దగ్గర ఉన్న సమయంలో ఇంకా ఆ సమయాన్ని చేరు చేరుకోడానికి ఇంకా దానించీ గెలుపు రాడానికి ఆఫీస్ లోనూ ఇంకా ఏదైనా పని చేయడానికి ఫ్రెండ్స్ ఇంకా మేనేజరు గారు కోలీగ్స్ ఇంకా ఇంట్లోవాళ్ల ధైర్యం ఇంకా నువ్వు చేయగలవు అని చెప్పేసి వారు చేసే సహాయం ఇంకా చాలా విషయాలల్లో వాళ్ళ ప్రోస్తాహం ఎంతో ముందుకి నడిపింది వీళ్లవల్లే ఆఫీస్ లోని సవాళ్లతో కూడిన ఏదైనా ప్రాజెక్టు ని నేను చేరుకోగలిగాను అటువంటి సమయాలలో అందరూ తోడు ఉండడం వలన దాన్ని నేను చేయగలిగాను